అన్న క్యాబ్ డ్రైవరా అన్న ఇట్లా అనంతగిరి హిల్స్ వెళ్ళాలి అన్న ఎంత అవుతుంది మేము ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నాము అన్న మొత్తం టూ హండ్రడ్ అవుతుంది అన్న అప్ అండ్ డౌనా అన్న అది అంటే ఖాళీ వన్ అంటే అక్కడ ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న ప్లేసెస్ విజిట్ చేయడానికి ఖాళీ ఓన్లీ టెంపులా

ప్రైస్ పరంగా ఏం డిస్కౌంట్ లేదా అన్న నేనే చెప్పాలి అంటే ఒక మనిషికి టూ హండ్రడ్ అన్నారు కదన్న ఒక ఫైవ్ హండ్రడ్ తీసేసుకోండి ఇక

చూసి తీసేసుకోండి అన్న ఇక ఫుడ్డు గిట్లా ఎక్కడ మంచిగా ఎక్కడ అన్న

అన్న మీరే చూడ ఓకే అన్న మరి ఓకే అన్న ఓకే అన్న రైట్ అన్న